నేను ఈ మధ్యకాలంలో బైక్ మీద ఎక్కడికీ వెళ్ళలేదు కానీ సుదూర ప్రాంతాలు నేను చదువుకునే రోజుల్లో అంటే ఇప్పుడు మానేసాను కానీ అప్పట్లో మా ఫ్రెండ్స్తో అందరితో కలిసి నేను పేరుపాలెము లేకపోతే అదుంటుంది కదండి కొల్లేరు సరస్సు ఆటిలికి నేను మా ఊరునుంచి బైకుల మీదే మేమందరం వెళ్ళిన రోజులున్నాయి అవెంతో గుర్తొచ్చినప్పుడల్లా చాలా ఆనందంగా ఉంటుంది అలా స్నేహితులతో కలిసి బైకుల మీద ఇద్దరు ముగ్గురం కూర్చుని ఏదోకటి మాట్లాడుకుంటూ అలా వెళ్తూ ఉండే వాళ్ళము అలా వెళ్ళి అక్కడున్న ప్రకృతిని ఆశ్వాదించి అక్కడ కొన్ని ఫోటోలు అలాగే కొన్ని వీడియోలు తీసుకునే వాళ్ళము అక్కడ కొంచెం తినడానికి ఏదన్నా తెచ్చుకుని మరీ తిని ఆ రోజుని అక్కడ హాయిగా గడిపి తర్వాత ఇంటికి క్షేమంగా వచ్చే వాళ్ళము అలాగే మా ఏలూరు నుంచి కొంచెం దూరంలో ఉండేది పేరుపాలెం ఒకటి అక్కడికి కూడా నేను మా స్నేహితులతో కలిసి వెళ్ళాను ఇంకా నేను భారతదేశంలో వెళ్ళాలనుకుంటే కనుక నేను గుడిసె లంబసింగి అనే ప్రాంతానికి మా స్నేహితులతో కలిసి బండి మీద వెళ్ళాలని నాకు ఎంతో ఆశ అక్కడినించి అలా అరకు కూడా వెళ్ళాలని అనుకునే వాడిని చిన్నప్పుడు ఇప్పుడు ఈ మధ్యన అనుకుంటున్నారు స్నేహితులు అందరూ కలిసి వెళ్దాం అని ఇలాంటివన్నీ ప్ల్యాన్ చేస్తున్నారు చూడాలి ఎంతవరకు అవుతుందో కానీ నాకు అయితే మాత్రం ఆ గుడిసె లంబసింగి అలాగే అరకు అరకు వరకు నేను మా స్నేహితులతో కలిసి బండి మీద ప్రయాణించాలని నాకు ఎప్పటినుంచో కోరిక అది ఎందుకంటే అక్కడ మనము ఏదన్నా బండి మీద కానీ స్ ఏదన్నా ట్యాక్సీ మీద కానీ లేకపోతే బస్సు మీద కానీ వెళ్తే కొన్ని కొన్ని సుదూర ప్రాంతాలకి వెళ్ళలేము ఎందుకంటే కొన్ని మూలమూల ప్రాంతాలకి బళ్ళు పెద్దపెద్ద బస్సులుకాని వెళ్ళలేవు కాబట్టి ఆ బండ్లు మీద అయితే మనం సులువుగా కొన్ని మూల ప్రాంతాలకి వెళ్ళచ్చు అలాగే కొన్ని కొన్ని కొండ ప్రాంతాలకి కూడా లోపలకంటా మనం బండి వేసుకుని అయితే వెళ్ళచ్చు కాబట్టి నేను బండి మీద నా స్నేహితులతో కలిసి వెళ్ళాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను నేనైతే ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే కనుక బుల్లెట్ బండి లేకపోతే నడుము నొప్పి రాకుండా ఉండే బళ్ళు ఏమన్నా ఉంటే కనక అవి చూ తీసుకుని వెళ్ళాలని నేను ఎ ఎవరికైనా సిఫారసు చేస్తాను